తెలుగు భాష తెలుగు భాషను కాపాడుకుందాము తెలుగు భాష తెలుగు భాషను మనం నిలబెట్టుకోవాలి తెలుగు భాషను మనం నిలబెట్టుకోవాలి అంటే మన పొడుపు కథలు చెప్పాలి తెలుగులో మాట్లాడాలి తెలుగులోనే అమ్మా నాన్న అని పిలవడం ఫస్ట్ తల్లిదండ్రులు నేర్పించాలి మమ్మీ డాడీ అని కాదు తెలుగు సభలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటి కాలంలో తెలుగు భాష చచ్చిపోతుందేమో అనే భయమైతున్నది మాతృభాష ఏదైనా తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంత గౌరవించాలి తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది తెలుగు భాషను సంస్కృతం నుండి ఆవిర్భవించింది అందులో ఎందరో కవులు రచయితలు రచనలు చేసారు తెలుగు సభలు ఏర్పాటు చేసుకోవాలి తెలుగు భాషని మనం మాట్లాడుకోవాలి ప్రచారం చేయాలి ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోనే మాట్లాడాలి పిల్లలకు తెలుగుకు సంబంధించిన పొడుపు కథలు చెప్పాలి ఇంట్లో తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడితే పిల్లలు కూడా తెలుగులోనే మాట్లాడతారు తెలుగు వద్దని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు తెలుగు భాష గురించి కూడా పిల్లలకి అర్థం అయ్యేలాగా చెప్పాలి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలి తెలుగు భాషను మనమే నిలబెట్టుకోవాలి తెలుగులో మాట్లాడాలి తెలుగు భాషను మనం కాపాడుకోవాలి